ఈ మధ్య కాలంలో సోషల్మీడియాలో సోషల్మీడియా చాలా పాపురర్ పాపులర్ అయిపోయింది అందులో ఇంస్టాగ్రామ్ యూట్యూబ్ అనేది ఇంకా చాలా ఫేమస్ అయిపోయింది మనకి చాలా కష్టమైపోతుంది ఈ మధ్య ఎవరు ఫేవరెట్ అని చెప్పడానికి ఎందుకంటే చాలామంది ఉన్నారు మంచిగా డ్యాన్స్ చేసే వాళ్ళు ఫస్ట్ అంటే నాకు చాలా మం చాలా మంది ఉన్నారు ఫేవరెట్స్ మెయిన్గా ఉండే వాళ్ళు నయని పావని శ్వేత ఇంకా హీరోస్లో అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో తీసుకుంటే చిరంజీవి ప్రభుదేవా అని చాలామంది ఉన్నారు కాబట్టి ఆ వెరైటీ వెరైటీ డ్యాన్స్ వేసే వల్ల మనము చెప్పలేకపోతున్నము ఎవరు ఫేవరెట్ అనేసి చాలా డిఫరెంట్ డాన్సర్స్ వస్తూ ఉన్నాయి ఇంకా సోషల్ మీడియా అంటే జస్ట్ రీల్స్ అంటే అది కొన్ని సెకండ్స్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఈజీగా చూసేస్తారు యూట్యూబ్ అలాంటి వాటిల్లో అయితే ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ వస్తుంది కాబట్టి ల్యాగ్ అయిపోతుంది ఇప్పుడు అందువలన చాలామంది ఇంస్టాగ్రామ్ రీల్స్ ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే అది జస్ట్ సెకండ్స్లో ఉంటుంది కాబట్టి చూసేసి వదిలేస్తారు ఇంకా ఫిల్మ్స్లో అయితే కొంతమంది ఇంట్రెస్ట్గా ఉండరు చూడడానికి అందుకని యా సోషల్ మీడియా ఎక్కువ వాడుతారు ఇంకా ఫేస్బుక్లో కూడా ఈ మధ్య రీల్స్ వస్తన్నాయి యూట్యూబ్లో రీల్స్ వస్తా ఉన్నాయి ఆ రీల్స్ చూసి చూసి అందరికీ మెంటల్ వచ్చేస్తుంది ఏం చేయలేము కదా కాబట్టి ఇంస్టాగ్రామ్ రీల్స్ అన్ని పాపులర్ అయిపోతుంది ఇంకా డ్యాన్స్ గురించి మాట్లాడితే చాలామంది ఉన్నారు డ్యాన్సర్స్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే డాన్సర్స్ అంతా ఇప్పుడు రికగ్నైజ్ చేయ చేయలేకపోతున్నాం ఈ మధ్య రీల్స్ వల్లనే చాలా మంది పైకి వస్తాన్నారు ఆ వాళ్లు పోస్ట్లు పెట్టే వల్ల ఇంకా పాపులర్ అయిపోతున్నారు ఇంకా వాళ్ళకి ఎక్కువ పాపులేషన్ పాపులేషన్ అయిపోతుంది కాబట్టి మనం ఎక్కువ ఆ రీల్స్ని చూస్తాము ఇంస్టాగ్రామ్నే ప్రిఫర్ చేస్తాం కాబట్టి మీరు కూడా ఎవరైనా ఫేవరెట్గా ఉంటే మీరు ఇంస్టాగ్రామ్ని చూడండి ఈజీగా ఉంటుంది రీల్స్ చూసేదానికి ఇంకా డ్యాన్సర్స్ చాలామంది ఉన్నారు టాలెంటెడ్గా ఉండేవాళ్ళు సో ఇంస్టాగ్రామే ప్రిఫర్ చేస్తారు సోషా సోషల్ మీడియా ప్రిఫర్ చేస్తారు